పన్నెండోవ తారీకు ఏడొవ నెల పంతొమ్మిదొందల తొంభై ఐదు ఆరో తారీకు పన్నెండొవ నెల పంతొమ్మిదొందల తొంభై ఇరవయవ తారీకు ఎనిమిదవ నెల పంతొమ్మిదొందల తొంభై మూడు నాలుగొవ తారీకు ఏడో నెల పంతొందొందల ఎనభై తొనిమిది పదహారొవ తారీకు పదో నెల పంతొందొందల అరవై ఏడు ఎనిమిదవ తారీకు ఎనిమిదవ నెల పంతొందొందల తొంభై ఎనిమిది